అవునండి చెప్పండి

లేదు సార్ మేము వేరే ఊరు వెళ్ళాము మేము ఈవినింగ్ వస్తాం సార్ లేదండి ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అండి అవునండి మొన్న కొంచెం హెడేక్గా ఉందంటే తీసుకెళ్ళాము చెక్ చేయించాం సార్ చెక్ చేసి హెడేక్గా ఉందంటే స్పెక్ట్స్ ఇచ్చార్ సార్ ఎప్పుడన్నా ఓసారి పెట్టుకుంటారు ఓకే సార్ ఓకే సార్

సరే సార్ ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నాం కానీ కొంచెం వీక్గా ఉన్నాడు చెప్పినా వినట్లేదు సార్ ఏం చేద్దాం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేమూ గుంటూరు వెళ్ళామండి హౌస్ వైఫేనండీ మా సారు వ్యాపారం చేస్తారండి ఓకే సార్ రాలేం సార్ చాల లాంగ్లో ఉన్నాం కదా ఈవినింగ్ అయిద్దండి వచ్చేసరికి అవును సార్ మేమే వస్తాం సార్ ఈవినింగ్ స్కూల్ వదిలి పెట్టేసరికి వస్తాం అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకోండి ఓకే సార్

అది మేము ఊరికెళ్తా చేయలేదండి బయట చేయమని చెప్పాము చేయలేదేమో ఓకే సార్ చెప్తాను ఓకే సార్ సరే సార్

సరే సార్ సాయంత్రం ఈవినింగ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడుతాం సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఓకే ఓకే అవును సార్ వస్తాం సర్ ఈవెనింగ్ ఓకే సార్ సాయంత్రం వచ్చి తీసుకెళ్తాము థ్యాంక్ యు సార్ థ్యాంక్ యు సార్